మా ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి మళ్ళీ డాక్టర్ కారుమురి వెంకట నాగేశ్వర రావు గారు ఆయనతో చాలాసార్లు మాట్లాడటం జరిగింది ఆయన చేసే విషయాలు కూడా చాలా వరకు మాకు తెలుసు తణుకుని ఎప్పుడు అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి కారుమురి నాగేశ్వరరావుగారు అనే వ్యక్తి చాలా దోహద పడతారు టెక్నాలజీ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఏ విధానైనా సరే ముందుగా ఎవరికైనా సరే అభివృద్దే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్ళాలని ప్రభుత్వం చూసు చూసుకుంటుంది అదే విధంగా మా యొక్క కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఈ తరం ఇప్పుడు కానీ అంతకు ముందు కూడా దాన్ని మార్చని ఇంకా తణుకులో చాలా చాలా అంబేద్కర్ విగ్రహాల దగ్గర మోడల్ మోడల్గా ఇలా పెట్టడం ఇలాగా అనేక కార్యక్రమాలు ఆయన చాలా చేపట్టారు ప్రతి పథకం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కారుమురి నాగేశ్వరావు గారు చాలా సపోర్ట్ చేస్తారు